విశ్వం అనేది అనేక రహస్యాలతో నిండిన విస్తృతమైన అధ్యయన ప్రదేశం శాస్త్రవేత్తలు దీనిని అర్థం చేసుకోవడానికి నిరంతరం పరిశోధనలు చేస్తున్నప్పటికీ ఇప్పటికీ చాలా ప్రశ్నలకు సమాధానాలు తెలియలేదు ముఖ్యంగా డార్క్ మ్యాటర్ మరియు డార్క్ ఎనర్జీ గురించి ఇప్పటికీ పూర్తి స్పష్టత లేదు విశ్వంలోని మొత్తం పదార్థం మరియు శక్తిలో దిగ్గజమైన తొంభై ఐదు శాతం భాగం మనకు కనబడదు డార్క్ మ్యాటర్ గురుత్వాకర్షణ ప్రభావాన్ని చూపుతుందని అనుకునేటప్పటికీ కాంతిని మనం దాన్ని నేరుగా చూడలే చూడలేము అలాగే డార్క్ ఎనర్జీ విశ్వ విస్తరణను వేగవంతం చేస్తుందని భావిస్తున్నారు కానీ అది నిజంగా ఏమిటి ఎక్కడి నుండి వస్తుంది అనే విషయాలు శాస్త్రవేత్తలకు ఇప్పటికీ తెలియదు ఇంకా పరిష్కరించబడని మరొక ముఖ్యమైన ప్రశ్న బిగ్ బ్యాంగ్ ముందు ఏమి జరిగింది అ అనేది బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం ప్రకారం విశ్వం సుమారు పదమూడు పాయింట్ ఎనిమిది బిలియన్ సంవత్సరాల క్రితం ఒక సింగ్యులారిటీగా ప్రారంభమైన విస్ఫోటనం చెందింది అయితే ఆ విస్ఫోటనంకు ముందు ఏమి జరిగింది బిగ్ బ్యాంగ్ ఎందుకు జరిగింది అనే ప్రశ్నలకు ఇప్పటివరకు సరైన సమాధానం లేదు ఇంకా బ్లాక్ హోల్స్ మరియు వాటి లోపల నిర్మాణం గురించి ఇప్పటికీ స్పష్టత లేదు బ్లాక్ హోల్ లోపల సింగ్యులారిటీ ఉంటుందని భావిస్తున్నారు అంటే అక్కడ భౌతిక శాస్త్ర నిబంధనలు పనిచేయవని అనుకుంటున్నారు కానీ నిజానికి బ్లాక్ హోల్ లోపల ఏమి జరుగుతుంది అక్కడికి పదార్థం ఏమైపోతుంది బ్లాక్ హోల్ ద్వారా ప్రయాణించడం సాధ్యమేనా అనే ప్రశ్నలు ఇంకా పరిష్కారానికి నోచుకోలేదు అంతేకాకుండా ప్యారలెల్ యూనివర్స్ అనే అంశం గురించి కూడా ఇంకా స్పష్టమైన ఆధారాలు లేవు కొన్ని సిద్ధాంతాల ప్రకారం మన విశ్వం ఒక్కటే కాదు మరెన్నో విశ్వాలు ఉండే అవకాశం ఉంది కానీ వాటిని ఎలా నిర్ధారించాలి వాటితో మన విశ్వానికి ఎలాంటి సంబంధం ఉంది అనే ప్రశ్నలకు సమాధానం దొరకాల్సి ఉంది